నేను మొదటి సారి ఉద్యోగంలో చేరిన తరువాత నాలో ఉన్న అతిపెద్ద లోపాన్ని దాని వలన నేను ఎదుర్కొన్న సమస్యను గుర్తించాను అదే కమ్యూనికేషన్ నేను సాధారణంగా వద్దు లేదా అని చెప్పడానికి చాలా మొహమాట పడుతున్నాను దానివలన అన్నీ పనులు నా మీద వేయడం వలన నాకు ఎక్కువ పని ఒత్తిడి లోనయ్యాను అసలు మొట్ట మొదట పోస్టింగ్ కై వేరే రాష్ట్రం కావడంతో నా ఉద్యోగాన్ని నేను అంతగా ఎంజాయ్ చేయలేదు హిందీ ఒరియా భాషలలో ప్రావీణ్యం లేకపోవడం మరియు ప్రత్యేక వినియోగదారుల సేవలకు సంబంధించిన వివాదంలో పనిచేయడం వలన వినియోగదారులకి నా నాకు మధ్య ఉన్న భాష సమస్య వలన ఎక్కువమందితో తిట్లు పడుతు చాలా సందర్భాలలో అందరి ముందు ఏడ్చాను కొంతమందికి సీరియర్ జూనియర్స్ వచ్చి రావడంతో తెలివిగా వాళ్ళు పని తోస్తున్నారు అన్న విషయం నాకు తెలిసింది అసలు నా జీవితంలో ఉద్యోగం చేరాక ముందు కలిసిన వ్యక్తులు వేరే వ్యక్తులు తరువాత కలిసిన వ్యక్తులు మనుషులంతా ఇలా ఉంటారా అనిపిస్తుంది నేను చాలా ఆశ్చర్యపడ్డాను ఎందుకంటే వారి ప్రవర్తన వాళ్ళ మధ్య ఉన్న ఐక్యత నాకంత ఆచర్యం కలిగించాయి నా మొదట పోస్టింగ్ వలన నేను చాలా విషయాలు నన్ను నేను మెరుగుపరుచుకున్నాను హిందీ ఒరిస్సా భాషలలో భావ వ్యక్తీకరణ బాగా మెరుగుపరచుకున్నాను మొదటి కంటే స్నేహితులు సహోదరులు మధ్య తేడా తెలుసుకున్నాను నా ఇగో ఫైల్స్ బాగా దెబ్బతిన్నాయి ఎవరితో అయిన మాట్లాడే ముందు వెనకకు అడుగు వేయద్దు ఎందుకంటే దానివలన మనము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాము అమాయకత్వం మరియు చిన్నపిల్లల మనస్తత్వం వదిలి పరిమాణంతో ఆలోచించుకుందాం